విశాఖపట్నంలో పండించే పంటలంటే వరి చెఱకు గోధుమ పత్తి పప్పు ధాన్యాలు ఇంకా కూరగాయలు ఇంకా చాలా ఉంటాయి కానీ అందులో ఎక్కువగా దేనికి ఏది ముఖ్యము అంటే జొన్నలు రాగులు సజ్జలు ఇట్లా తీసుకుంటుంటారు అంటే మనం కూరగాయలు కూడా ఉంటాయి మనం ఇంట్లో ప్రతిరోజు కూర వండుకుని మనం తినలేము కదా వరి వల్లనే మనకి బియ్యం వస్తాయి బియ్యం తర్వాతనే కూర

కూరగాయలకి బాగా రేట్లు పెరిగినాయి అసలు లో ఫ్యామిలీ వాళ్లు కొనలేని సిచువేషన్ ఉంది వాళ్లు ఇప్పుడు కూరగాయలు కొనలేక కూరగాయలు కొనలేని పరిస్థితి వల్ల వాళ్లు కారప్పొడి వెల్లిపాయ అట్లా వేసుకుని తింటూ ఉంటున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ సైడు అంటే విశాఖపట్నం దిక్కున పోయిన ఎటు అయినా కొంచెం కూరగాయల రేట్లు తగ్గిస్తే ప్రతి దగ్గర కూరగాయల రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి అందరూ మంచిగా కూరగాయలు కొనుక్కుని తింటూ ఉంటారు విత్తనాలు విత్తనాలను నాటితే అంటే మనం ఇంట్లో ఇంట్లో పండించవచ్చు ఎట్లా అంటే పంటనైనా కానీ వాటికి వేసే ప్రతి ఒక్కటి మనకి తెలిసి ఉండాలి అదే వ్యవసాయదారుడు వేసేటివి వేరు ఉంటాయి మనం వేసేటివి వేరు ఉంటాయి వాళ్లు ఎట్లా చేసైనా పంటని నిలుపుకుంటారు అంటే వాళ్ళు చేసిన కష్టంతోని వాళ్ళకి ఎన్ని మనీ వస్తాయి అని చూసుకుంటారు కానీ వాళ్ళు చేసే పని వేరే ఉంటుంది మనం చేసే పని వేరే ఉంటుంది కాబట్టి ఈ మధ్యన అయితే కూరగాయల రేట్లు బాగున్నాయి ప్రతి దగ్గర దానివల్ల అసలు కూరగాయలు కొనలేకపోతున్నారు కాబట్టి అందరూ వెల్లిపాయ కారం అట్లా వేసుకుని తింటున్నారు